హలో నమేస్తే అండి ఇది యశ్వంత్ ట్రావెలింగ్ ఏజెంటేనా అండి ఏమిలేదు మేడం కాకినాడ టు గుంటూరు వెళ్ళాలి అనుకుంటున్నము సో గుంటూరులో చిన్న పని ఉంది అంటే మే అంటే పని బట్టి అండి ఒకవేళ గుంటూరులో స్టే చేయాలి అనుకుంటే చేస్తాము లేకపోతే లేదు అంటే మేము ఉన్న ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు కూడా మీ క్యాబ్ అనేది కావాలి ఓకే మేము త్రీ మెంబెర్స్ వస్తాము అండి రేట్ ఎంత అవుతుంది అండి ఓకే ఓకే సిక్స్ థౌజండ్ ఓకే అండి మేము ట్రై చేస్తాము అండి అది మీకు చెప్పడానికి ఓకే అంటే ఏమి లేదు గుంటూరులో ఒక చిన్న పని ఉంది అది అయిపోయన తరువాత అంటే ఒకవేళ ఆ రోజే అయిపొతే ఆ రోజే రిటర్న్ అయిపోతాము లేదు అంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ రిటర్న్ అవుతాము అండి ఓకే అంటే అంటే పర్ డేకి ఎంత తీసుకుంటారు అండి క్యాజువల్గా గుంటూరు కానీ ఎక్కడకి దేనిబట్టి చూస్తారా లేదా కిలోమీటర్స్ని బట్టి చూస్తారా

ఓకే అండి అయితే మేము ఒకసారి మా ఫ్యామిలీ మెంబెర్స్ని కూడా కనుక్కుని చెప్తాము మీకు ఏమంటారో ఏమిటో అని వాళ్ళు మాకు కార్ ఫొటోస్ని ఆ డేట్లో అంటే ట్వంటీ ఎయిథ్న వెళ్దాము అనుకుంటున్నాము ఆ డేట్స్లో ఏ కార్ అవైలబుల్గా ఉందో అది మాకు వాట్సాప్లో ఫోటో తీసి పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ అండి